అవును మీరెవరు ఓకే అండి చెప్పండి ఓకే అండి ఇప్పుడు పిల్లలు ఏ ఏ సైజ్ ఎంత కావాలండి మాకు ఎన్ని ఎన్ని బట్టలు కావాలండి ఎన్ని యూనిఫామ్స్ ఓకే అండి మేము వస్తాము మీకు ఒక స్కూల్లో ఎప్పుడైతే కొంచెం ఫ్రీగా ఉంటారో అప్పుడు మాకు కాల్ చేస్తే మేము అందరివి తీసుకోమండి కాకపోతే మీరు ముందే మీ స్కూల్లో పెట్టుకుంటారు కదా ఈ పిల్లలు ఇంత హైట్ ఉన్నారని దాన్ని బట్టి ఒక అయిదారు పిల్లలివి సైజులు చూసుకుని వాళ్ళని బట్టి మిగిలిన అందరివి కుట్టిస్తామండి అందరివి అందరివి చూసుకుని మా వీ మా వీలు అంటే శుక్రవారం సాయంత్రం మూడు గంటల వరకు మేము వస్తామండి ఒక్కొక్కరికి మూడు మూడు జతలు నూట యాభై మంది అంటే మొత్తం నాలుగు వందల యాభై ఆవుతాయండి ఒక్క ఆరు ఏడు ఎనిమిది అంటున్నారు కాబట్టి ఒక్క జతకి కనీసం ఆరు వందలు పడుతుందండి జత మొత్ నాలుగు వందలు యాభై జతలంటున్నారు కాబట్టి సరే అండి నాలుగు వందలు అదే అండి నాలుగు వందల యాభై జతలు కాబట్టి నాలుగు వందలకిస్తామండి నాలుగు వందల యాభై జతలు కాబట్టి కనీసం మాకు పది పదిహేను రోజులు పడుతుందండి మరి హా ఒక్క జతకి నాలుగు మీరు అన్న నాలుగు వందలు ఇవ్వండి కాకపోతే నేనేమంటున్నాను అంటే పది పదిహేను రోజులు పడుతుంది అంటున్నాను నాలుగు వందల యాభై జతలు కాబట్టి ఏంటండీ ఇచ్ ఇచ్చేస్తామండి మీకు చెప్పిన మీకు ఏ సమయంలో కావాలంటే ఆ సమయంలోపూ ఇచ్చేస్తాము ఇచ్ ఇచ్చేస్తామండి ఇచ్చేస్తాం మీ ఎగ్జాక్ట్ అడ్రస్ మాకు వాట్సప్ చేస్తారా అండి ఓకే ఓకే అండి నాకది వాట్సప్ చెయ్యండి మూ శుక్రవారం సాయంత్రం మూడు గంటల వరకొచ్చేస్తాం ఓకే అండి ఉంటా మరి